నాకు మునగ చెట్టు అంటే చాలా ఇష్టము మా ఇంటి కాడ మునగ చెట్టే లేదు నేను ఒక రోజు ఒక ఊరికెళ్ళాను పక్కూరికెళ్ళాను ఆడ ఒక మునగ చెట్టు ఉనింది అమ్మ ఒక కొమ్మ ఇయ్యండమ్మా నేను నాటుకుంటానన్నాను అవ్వ ఉండు మా రాని కొట్టి ఇమ్మంటాను ఇది పైనుండాది కదా అట్టఅన్నాడు సరే అనేసి ఆన్నే కూర్చున్న కూర్చున్న తర్వాత వాడోబోడు వచ్చాడు చేను కానుంచి ఏ నాయనా ఆయవ్వకు ఒక కొమ్మ అంట ఈర ఒక కొమ్మ నరికిచ్చినాడు ఆ కొమ్మ తెచ్చిన బాగా ముచ్చటగా బాగా గడ్డిపరలోడి దాని నాటి మొక్కలకంతా పేడలు పెట్టిన పెట్టేసి సూట్టు కల్లా కళ్ళ నాటిన గడ్డ పారతో ఏసి ఏసి ఏసి చుట్టూ కళ్ళ నాటుకున్న కళ్ళు నాటుకున్న తర్వాత కొద్దీ రోజుల తర్వాత ఇగురు వచ్చింది ఇగురొచ్చింది సరే ఇదే ఉంటే ఎట్టా అనేసి మళ్ళా ఇంకొక రోజు ఒక పెడ్లికి పోయిన పెడ్లికి పోతే అక్కడ భలే ఉండాది రోజా చెట్టు అమ్మ ఈ రోజా చెట్టు యాడ తెచ్చినారు నాకుచెప్పమ్మ నేను ఒక రోజా చెట్టు తెచ్చి పెట్టుకోవాలా నాకు పూలంటే చాలా ఇష్టము అట్టన్న అమ్మ నేను పుత్తూర్లో కొనుకొనొచ్చుకున్నాను అలాంటివి ఇక్కడ పెట్టి పెడతారు అది ఆడ తీస్కోమ్మ యాభై రూపాయలు ఒక సెట్ అన్నారు సరే దినము పూలు కొనే దానికన్నా ఆ పూల చెట్టు తెచ్చి పెట్టుకుందామనేసి పూల చెట్టు తీస్కొని ఒక తోట్టి ఒకటి తీస్కొని అక్కడనే తెచ్చి ఎర్రమట్టి పోసి దానికి సుట్టూ మేత ఎరువు పోసి దాంట్లో లోపల చెట్టు పెట్టి దానికి నీళ్ళు పోసి గోడమీద పెట్నా మిద్దిట్టి గోడ మీద పెట్నా పెట్నా తర్వాత కొద్దీ రోజులకి అందంగా పూసిపోయింది పూలు ఏం చేసిన కోసిన నాకు ఐదు మంది మనుమరాళ్ళు ఐదు మందికి ఐదు పూలు ఇచ్చిన ఎదురింటి పాపకు ఒకటిచ్చినా పక్కింటి పాపకు ఒకటిచ్చినా ఇంకో వీధిలో ఇంటికి పాపకు ఇచ్చిన మా ఇంటికి దిగాలుండే ఒక పాపకి ఒకటిచ్చినా పెట్టుకున్నారందరు యాడిది ఈ పూలు బాగున్నది యాడిదన్నారు అమ్మ పుత్తూర్లో కొనుక్కోనొచ్చుకున్నాను ఈ చెట్టు ఆ చెట్టు తెచ్చి పైన పెట్నాను అది కాసింది అందరికి ఇచ్చేద్దాం పూలు అనేసి అందరికి కోసిచ్చిన్నాను అట్ట అన్నా ఈ మునగ చెట్టు ఏమైంది అట్టా ఇట్టా అట్టా ఇట్టా పెద్దదైపోయింది పెద్దదైనాక కాయకు పూతోచ్చేసింది కాయలొచ్చేసింది ఆ పూత కాయలు ఏం చేసేది బాగా కాసేసింది అవతల ఊర్లో ఒక అబోన్ని పిలిచి బాటిచ్చి ఆ కాయలంత కోసి ఏదో మనకు సు సుట్టాలకు మనకి బంధువులకిచ్చి మిగిల్న కాయలు ఐదు కాయలు పది రూపాయలు ఐదు కాయలు పది రూపాయలు అట్టా అనేసి కట్టి ఏదో అమ్ముకున్నాను అమ్మితే ఒక రెండు వందలొచ్చింది ఇరవై కట్టలు ఎత్తుకొని పోతే రెండు వందలొచ్చింది ఆ రెండు వందలు ఇంట్లో పెట్టెస్నా మళ్ళా మర్సటి రోజు రోజా పూవులోచ్చేసింది ఆ రోజా పువ్వులేంచేయాల కోసేన కోసి ఒక పువ్వు ఐదయిదు రూపాయలకే ఇచ్చేస్నా తొలిరోజు అందరికి ఊరికే ఇచ్చిన మర్స రోజు ఏం చేసిన తలా ఐదు రూపాయలకే ఇచ్చేస్నా ఇరవై పది అట్ట అంటారు వద్దులే ఇంటికాడ కాసిన పూలే కదా అననేసి ఐదు ఐదు ఐదు ఐదు పది పూలు ఇచ్చేసినా యాభై రూపాయలు వచ్చింది ఈ ఇరవై రూపాయలు ఇ ఇరవై కట్టలకి రెండు వందలు ఇది యాభై రెండు వందల యాభై ఇంట్లో వేసి పెట్టిన వేసి పెట్టినా తరువాత కొద్దీ రోజులకి ఈ చెట్టు వాడింది రోజాచెట్టు అబ్బబ్బ ఏం తెలీదే వాడుతుందనేసి నీళ్ళు తెచ్చి పోసిన పోసి మళ్ళ పోయి అంగట్లో అడిగిన ఎరువంగిట్లో అయ్యా బాగా పూస్తా ఉనింది తొట్లో పెట్టుండా దానికి ఏం చేయాలంటే అమ్మదో ఇంత ఎరువు ఈ ఎరువు ఎత్తుకొని పోయి వెయ్ అన్నాడు దానికని ఛార్జ్ పెట్టుకొని పోయిన ఆ ఎరువులు తెచ్చిన దానికి ఏం తీసుకుంటే మల్లి మునగ చెట్టు ఉండది దానికేమన్నా వేయాలంటే అమ్మ చుట్టూ బాగా తవ్వేసి బాగా దానికి మేక ఎరువైన గొర్రె ఎరువైన పోసేసి నీళ్ళు కట్టేసి దానికి ఎరువు చల్లు ఎ ఎరువు ఇది ఇది వచ్చి మునగ చెట్టు కి ఇది వచ్చి రోజా చెట్టుకన్నారు సరే ఈ రోజా చెట్టుకి చల్లిన మునగ చెట్టుకి చల్లిన నీళ్ళ పైకెక్కాలి కదా ఎత్తుకొని రెండు బిందలు ఎత్తుకొని పోయిన బాగా నిండుగా పోసి అస్నా దానికి దీనికేం చేసినా ఒక ఐదారు బిందలు ముంచి ముంచి ముంచి ఎత్తుకొని పోయి బాగా సుట్టూ బాగా గేని మరిగేసేసి ఉండా కదా ఏసిన దాంట్లో పోసిన అక్క ఏం పోసినావు ఇట్టా ఉన్నది మునగ చెట్టు ఏం పోసినావు అందరు అడగత